నమస్కారం అమ్మా చెప్పండి అవునా ఏంటమ్మా మీ సమస్య అవునా ఎ ఎలాంటి ఎలాంటి ఆహారం తీసుకుంటునారమ్మ ఈ మధ్యకాలంలో అవునా అయితే మీరు కొద్దిగా మసాలా ఫుడ్స్ లాంటివి తగ్గించాలమ్మ మిమ్మల్ని నేనొక ఆహార డైట్ మీద మిమ్మల్ని ఉంచుతాను ఆ డైట్ కనుక తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దానికితోడుగాను మీరు ఒక మెడిసినల్ కోర్సు వాడాల్సి ఉంటుందమ్మా ఆ మందులు వాడటం ద్వారా కూడా మీరు కొంతవరకు ఆరోగ్యాన్ని త్వరగా నయం చేసుకోవచ్చు మొదట మీ ఆహార విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువగా ఆయిల్ అంటే నూనె ఉన్న పదార్ధాలు కానీ మాసాలాలు కాని బయట ఆహారాలు కాని తినడం కొంతవరకు తగ్గించాలమ్మా అలాగే మీరు వాడవలసిన మందులు ఏంటంటే మీ హెల్త్కు సంబంధించి ప్రస్తుతానికి మేము మా నర్సుకు సంబంధించి నర్సుకు చెప్పి ఆవిడని రాయమంటాము ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయమ్మా ఓకే ఎటువైపు వస్తుందమ్మా కుడివైపా ఎడంవైపా అయితే మీకు మైగ్రైన్కు సంబంధించిన సింప్టమ్స్ అనేవి కనపడుతున్నాయమ్మా మనం దాని గురించి కూడా పరిశీలనలో పెడదాం దానికి కూడా మందులు రాయిస్తాను ఓకే అమ్మ ఈ అన్నిటి గురించి మనం ఒక టెస్టు చేయిద్దాం దాంట్లో దీంట్లో రిపోర్ట్స్ ఏమో ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతానికైతే మీరు ఈ డైజెస్టివ్ ఇష్యూకి సంబంధించిన మందులు వాడండి ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలన్నింటిని బట్టి సింప్టమ్స్ మా నర్సు గారి దగ్గరకు వెళ్తాయమ్మా ఆవిడ ప్రిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ రెడీ చేసారు అక్కడ మందులు తీసుకోండి ధన్యవాదాలమ్మ